నేను బ్లింకిట్ యాప్లో ఫస్ట్ టైం ఫ్రూట్స్ ఆర్డర్ పెట్టాను ఫస్ట్ టైం బాగా వచ్చినాయి సో దాని మీద ట్రస్ట్ ఉండడం వల్ల సెకండ్ టైం కూడా నేను సేమ్ బ్లింకిట్ యాప్లో ఫ్రూట్స్ అనేవి ఆర్డర్ పెట్టాను క్యారెట్ ఇంకా సపోటా కూడా సో సెకండ్ టైం వచ్చినప్పటికి నాకు ఏమైంది అంటే ఫ్రూట్స్ అనేవి ఇంకా చాలా పాడైపోయినాయి ఒక్ ఏమి బాగలేవు ఒక త్రీ ఫోర్ డేస్ ఫైవ్ డేస్ అయిపోతే ఎలా అయిపోతాయో అలా అయిపోయిన ఫ్రూట్స్ తెచ్చి ఇచ్చారు ఎందుకంటే ఇది ఆన్లైన్ సైట్లో మనం ఫ్రీగా సర్వీసెస్ ప్రొవైడ్ చేయమని అడుగుతున్నాం కనుక వాళ్ళు మంచివి ఇచ్చు ఇచ్చి ఉంటే బాగుండు కనీసంలో కనీసం కూడా కొంచెం కూడా మంచిగా లేవు అవి సో నేను సెకండ్ టైం ఆర్డర్ పెట్టినప్పుడు నాకు ఈ ఇష్యూ అనేది చాలా దారుణంగా అనిపించింది నేను ఫస్ట్ టైం ట్రస్ట్ చేసి సెకండ్ టైం అనేది ప్రొడక్ట్స్ అనేవి పెట్టాను సో సేమ్ ప్రొడక్ట్స్ ఫస్ట్ టైం వచ్చినప్పుడు చాలా ఫ్రెష్గా మంచి మంచిగా అనిపించాయి కానీ సెకండ్ టైం వచ్చినప్పటికి ఏంటంటే నాకు అసలు మంచిగా అనిపించలేదు మళ్ళీ అసలు బాగలేవు ఫ్రూట్స్ కూడా పాడైపోయినాయి ఫ్రూట్స్ చా క్యారెట్స్ ఇంకా సపోటా అయితే అసలు బాగలేవు ఇంకా దాని ద్వారా నేను అనేది థర్డ్ టైం ఇంకా ఇంకా ఏమన్న పెట్టుకోవాలన్న సరే భయం వేసి భయం వేసింది సో సెకండ్ టైం అనేది చాలా వరస్ట్ ఎక్స్పీరియన్స్ నాకు తెలిసి